రాబోయే దశాబ్దంలో బ్యాంకింగ్ మరియు బీమాలో వచ్చే మార్పులలో మొదటిది మన మొబైల్లో చెల్లింపు ప్లాట్ఫార్మ్లలో మరింత సులభతరం అవుతాయి అలాగే నెట్వర్క్ సమస్యలు ఉండవని అనుకుంటున్నాను ఆ నెట్వర్క్ సమస్యలు లేనందువల్ల ఎలాంటి సమయాల్లో అయినా అధిక లావాదేవీలు చేయవచ్చు అనుకుంటున్నాను అలాగే బ్యాంకింగ్లో బ్ల్యాక్ చైన్లో భాగమైన లావాదేవవీల రికార్డు దొర లావాదేవవీల రికార్డు దొంగతనం మోసం మరియు ఆస్తుల మిస్ సెల్లింగ్ ప్రమాదాలను సులభంగా అరికట్ట వచ్చును